మనం రోజుకు మనం రోజు వండుకునే వంటల్లో ఎక్కువగా మన కూరగాయల్లో కూర వండు కూర వండుకునేటప్పుడు ఒక ఉప్పు కారం అన్నీ వేసుకుని వండుకుంటాం అందులో కొంచెం చింతపండు పులుసు వేసుకుని మన కూర రోజు వండుకుంటాం అంతగా ఇంకా ఎక్కువగా రుచి కావాలనుకుంటే మనము దాంట్లో అల్లం వెల్లుల్లి పాయలు లవంగాలు జీలకర్ర ఇవన్నీ కూడా మనం దంచుకుని నూరుకుని ఆ కూరల్లో వేసుకుని ఎందుకంటే బయట చాలా అమ్ముతారు ఆ బయట అమ్మినవి కాకుండా స్వస్థత మనం సొంతంగా మనం ఇవన్నీ కూడా వేసుకుని అవి వేసుకుంటే రుచికరంగా ఉంటుంది ఇంకా మనకి ఇంకా కావాలనుకుంటే కొన్ని కొన్ని రహస్య పదార్ధాలు ఏమిటంటే మనం పుల్లపుల్లగా కావాలంటే నిమ్మ ఉప్పు ఉంది ఆ నిమ్మ ఉప్పు ఒకటి కలుపుకుంటాం కానీ అలాంటివన్నీ కలుపుకుంటే ఆ ఆరోగ్యానికి చాలా దెబ్బ తింటాం అలాంటివి ఏమి కాకుండా నేచురల్గానే మనం తయారు చేసుకుంటే నేచురల్గా ఉండి మనం ఏది మన ఇవన్నీ నూరుకుని వేసుకుంటే ఆ వంట చాలా బాగుంటుంది రుచికరంగా ఉంటుంది